హలో ఇది సురేష్ ఏజెన్సీ ఆ అండి నేను నెల రోజుల క్రితం మీ దగ్గర ఒక కారుని బుక్ చేసుకున్నాను ఇప్పుడు అదే కారు మళ్ళీ నాకు కావాలి హైదరాబాదు వరకు వెళ్ళాలి అనుకుంటున్నాను ఎంత అవుతుందో తెలుసుకోవచ్చా